మేము కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాము ఎన్ని జాగ్రత్తలు పాటించినా కరోనా సమయంలో చాలా భయముతో కలిగి ఉన్నాము అలాగే మాస్కులు ధరిస్తూ ఎప్పుడూ శానిటైజర్లు వాడుతూ నిత్యం చేతులు కాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఎన్ని జాగ్రత్తలు పాటించినా కరోనా అనేది అందరికీ వ్యాపించింది ఆ టైమ్లో ఫుడ్ విషయంలో కూడా డైలీ రొటీన్ కాకుండా చాలా విధాలుగా ఫుడ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటించాము అయినప్పటికీ కరోనా చాలా మందిని మరణించే స్థితికి తీసుకొనే వెళ్ళింది అలా కరోనా రావడం వల్ల అనేక కుటుంబాలు బాధపడ్డాయి